అనువర్తనాన్ని కనుగొనడానికి వాటి సృష్టికరణలను గ్రహించడానికి ముందుగా గడువు యొక్క కడియాలను గురించి ఆలోచించవచ్చు లక్ష్యాలు స్థాపించడానికి అనువర్తనం మరియు పనిని ఆలోచించడానికి సాయకరమైన కొత్త దారిని ఆలోచించడానికి మీ పరిస్థితిని ఆలోచించి నేరక వెళ్ళాలి లక్ష్యాలు మరియు గడువు అంశాలు మధ్యలో కాటంకాలను అందించి ఇవి ఒక పరిస్థితిని అందించడానికి సహాయకరమైన ఉపాయాలు ఆలోచించండి గడువును చేరుకోవడానికి లక్ష్యాన్ని సాధించడానికి రోజులో ఒక చర్య యోజన రూపొందించడానికి ప్రతీసారం అభ్యసించండి కొంతమంది ప్రతీసారం ముందుకు విచారించి ముందుకు వచ్చిన అవసరాలకు కేటాయించడానికి సహాయపడవచ్చు గడువు చేరుకోవడానికి ఆలస్యం అనిశ్చిత లేదా అసమర్థత అవకాశాలు ఉంచవచ్చు ఇవి ఇవిని ఎలా కనిక పెట్టి అంతర్ముఖత పొందవచ్చు మొదటిగా ఆలస్యంను అవకాశాలను బదిలీ చేయడానికి ప్రతిసారం విధాన పడి ఆలస్యం నివారణకు చర్యను పంచుకోండి అనిశ్చితతను పరిస్థితి ఆధారంగా స్థానికి వచ్చి ముందుకు ఏర్పాటు చేయడానికి ప్రతిసారం ప్రయత్నించండి అసమర్థతతను అవకాశాలతో అర్చడానికి ప్రతిసారం హార్డ్వేర్ ప్రతిక్షణను అనుభవించండి అనేక సామర్థ్యాలను పొం పెంపొంది కేవలం పరిశ్రుత క్రియ కలాపాలను సంపాదించండి అంతర్ముఖత పొందడానికి జ్ఞాన మరియు ప్రాణాయామ విధానాలను అభ్యసించుకోవడానికి సమయాన్ని కలుపుకోండి మీరు ఆత్మనూభవం చేసి మీరు ఏకాగ్రత పొందవచ్చు ఇది మీకు మరింత అంతర్ముఖత మరియు శాంతిని అనుభవించడానికి సహాయకరమైనది సుమారు ఎక్కువ మరియు మీరు అనుభవించే మౌనం మీ మనసును తీవ్రంగా పరిష్కరించవచ్చు